మీరు వేటరు క్యాటరింగ్ అండి వెయిటరా ఎంతమంది మాకు ఈవెంట్ ఉందండి ఎంతమందిస్తారు మాకు హండ్రెడ్ మెంబెర్స్ హండ్రెడ్ మెంబెర్స్ కావాలి హండ్రెడ్ మెంబెర్స్కి క్యాటరింగ్ చేయాలి ఎంతమంది సార్ మీరు పది మంది వస్తారా నాకు సరిపోరండి పదిహేను మంది వెరైటీస్ ఎక్కువ ఉన్నాయి వెరైటీస్ ఏమేమి చూస్తారండి స్పెషల్ వెరైటీస్ వెరైటీస్ ఏ ఐటెమ్స్ చేస్త స్పెషల్ అట్లే కాదండి స్పెషల్గా ఏమన్నావెరైటీస్ చేస్తారా అని అడుగుతున్నాను కొత్తగా ఏమన్నా జిలేబీ జాంగ్రీ సీటుూ లడ్డు అలాంటి చికెన్ మటన్ ఫెష్ వెజిటేబుల్స్ సరే మేడం మరి నైట్కి కూడా చేయాలండి నైట్కి వస్తారా మరి మార్నింగు నైట్కి కావాలి మార్నింగ్ కావాలి మా మెంబర్స్ ఒక హండ్రెడ్ మెంబెర్స్ దాకా ఉంటారు జెంట్స్ ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఫార్టీ మంది లేడీస్ వస్తారు చిల్లర్స్ ఒక టెన్ మెంబెర్స్ ఉంటారండి మాది అడ్రస్ హైదరాబాదండి

సరే మేడం మీరు టైం ఏ టైంకి వస్తారండి

నైట్ వరకు వస్తారా నాకు నైట్ కూడా కావాలి కదండీ మీరు మీరు మధ్యాహ్నం వస్తే బెటరు మీరు ఎక్కడి నుంచి వస్తారండి నిజాంబాద్ కెళ్ళిస్తారా రావడానికి టైం పడుతుంది కదండీ

సరేనండి ఓకే అండి డీల్ ఓకే